నాకు గుర్తున్న ఐదు డేట్లు మొదటిది నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు ఫిఫ్టీన్ ఆరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు మన ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు ఎంతో కష్టపడి మనకు స్వాతంత్రాన్ని ఇచ్చిన రోజు ఆ రోజు మన దేశంలో ఎన్నో ఉత్సవాలు జరిగాయి ఎంతోమంది వీరుల యొక్క కృషి మరియు త్యాగఫలం వల్ల మనకు స్వాతంత్రం లభించిన రోజు ఆ రోజుని ప్రతి ఒక్క భారతీయులు ఎప్పుడు గుర్తుంచుకుంటారు మరియు నాకు గుర్తున్నా రెండో డేట్ అక్టోబర్ రెండు ఆరోజే మన మహాత్మా గాంధీ పుట్టిన దినం అతను మన స్వాతంత్ర యుద్ధ స్వాతంత్ర సమరయోధుడు అతను స్వాతంత్రం కోసం ఎంతో పాటు పడ్డాడు అతను అవళంబించిన అహింస అనే సిద్ధాంతం నాకు చాలా నచ్చింది మరియు అతను చేసిన ఎన్నో చర్యలు ఎలాంటివంటే ఉప్పు సత్యాగ్రహం అహింస మరియు క్విట్ ఇండియా ఉద్యమం ఇలాంటి ఎన్నో ఉద్యమాల వల్లే మనకు స్వాతంత్రం లభించింది అనడానికి ఒక ఒక ఒక ఒక నిదర్శనం అతను ఇలా ఎన్నో చేశాడు నాకు గుర్తున్న మూడో రోజు సిక్సత్ ఏప్రిల్ ఆ రోజు నా స్నేహితుని పుట్టినరోజు నా నాకు చాలా తక్కువ మంది మిత్రులు ఉన్నారు అందులో ఒకడే శ్రీమాన్ తనయొక్క పుట్టినరోజు సిక్స్త్ ఏప్రిల్ మరియు నాకు గుర్తున్న ఇంకో తేదీ లెవెన్ లెవెన్ సెప్టెంబర్ ఆ రోజు నా మరొక స్నేహితుడి పుట్టిన రోజు నాకు బీటెక్లో ఏర్పడ్డ ఇద్దరు స్నేహితులు యొక్క పుట్టినరోజులు ఇవి మరియు నాకు గుర్తున్న ఇంకో పుట్టిన ఇంకో డేట్ జూలై ఫిఫ్టీన్ ఆ రోజు నా యొక్క బీటెక్ కంప్లీట్ అయిన రోజు ఆ రోజున కూడా నేను మరువలేను నా జీవితంలో ఒక అధ్యా ఒక అధ్యాయము ఒడిసిన కంప్లీట్ అయిన రోజు జూలై ఫిఫ్టీన్ దీనిని నేను జీవితకాలం గుర్తుంచుకుంటాను ఇవి నాకు గుర్తున్న నాకు గుర్తున్న నేను చెప్పుకో దగ్గ డేట్స్